నాకు చాలా చెరుకు అంటే భలే ఇష్టము నేను మడకలు పెట్టి దున్నిస్తా అట్టలేదంటే రాలేదు మడకలంటే ట్రాక్టర్ పెడతా ట్రాక్టర్తో దున్నేసి మళ్ళా మడక తెచ్చి బోరు తోలేసి బోరు తోలిన తర్వాత కూలి మనుషులు పెట్టి ఆ కూలి మనుషులు చెరుకు కొట్టి ఆ చెరుకులు తెచ్చి ఉడ్డ పోసుకొని మళ్ళా కూలి మనుషులు పెట్టి దాన్ని కత్తిరించి మరిస రోజు మళ్ళా దాన్ని ఎత్తి చేనుల మీద ఆడ ఆడ ఉడ్డగుడ్డగా ఉడ్డగుడ్డగా ఉడ్డగుడ్డగా పోసేయాలా పోసేసినాకా మరుస రోజు వచ్చి కూలి మనుషులు పిలుచుకొని పోయి నీళ్లు మోటారో బాయో బోరు ఏదో నీళ్లు కట్టేసి కూలి మనుషులు ఆ చెరుకుని తొక్కేస్తారు తొక్కిన తర్వాత ఒక ఐదు రోజులు వారము పది రోజులు అది చేని బట్టి ఉంటాది మళ్ల నీళ్లు కడతాము నీళ్లు కట్టి కొద్ది రోజులు తర్వాత కలుపు ఆడోళ్ళు పెట్టుకొని బాగా శుద్ధంగా కలుపుతీసి దానికి మళ్ల ఎరువు తెచ్చి సందులు సందులు సందులు ఎరువు మొగోడు చల్లేస్తాడు చల్లిన తర్వాత అది బాగా పచ్చాపనగా వస్తాది అట్నే వచ్చి ఒక సంవత్సరం అయినాక అది ఫ్యాక్టరీకి తోలే అదును వచ్చినది అంటే అప్పుడు కూలి మనుషులు పెట్టి అది కొట్టి దాన్ని కట్ట కట్టి దాన్ని ఎత్తుకొని పోయి బండ్లో ఆవు ఆవు బం ఎద్దులు బండిమీద పోయేసి ఎత్తుకొని రోడ్లో వేసేసేది అట్లా లేదు అంటే కూలోళ్ళు మొగోళ్ళు పెట్టి ఓపులు కట్టి ఎత్తుకొని పోయి రోడ్లో వేసేస్తారు రోడ్లో వేసేసినాక దానికి కూలి మనుషులు పెట్టి ఆటోనో లేకపోతే ఏదో ఒకటి పెట్టి లేదు ట్రాక్టర్ పెడతాము లేదు లారీ పెడతాము దానికి ఎక్కిచ్చేస్తారు ఎక్కిచ్చేన తర్వాత ఇట్టా చిత్తూరు కన్నా తోలుతాము లేదే పిచ్చాటూరులో ఉండాది పిచ్చాటూరుకు తోలుతాము లేదు సానా గుప్ప కాడ ఉండాలి సానా గుప్పం ఎడ ఆర్డర్ తెచ్చుకున్నామో కటింగ్ ఆర్డర్ ఆడిగి తోలాల ఆడిగి తోలిన తర్వాత నెలలో కొద్ది ఉంటుంది వాడేది సీజన్ కదా నెలల కొద్ది ఉంటుంది అంత ఆడినాక మళ్ల ఎంత అవుతాదో డబ్బు ఎంతవుతుందో తెలీదు మళ్ళా వాళ్ళు ఇస్తారు కంపూటర్లో ఆ కంపూటర్ ఇచ్చినాక ఈ కాగితము ఎత్తుకొని వచ్చి ఇంట్లో చూపిస్తాము అమ్మ ఇదో నాయన ఇదో మనకు చెరుకు తోలింది ఇందా ఎంత డబ్బో ఇంకా డబ్బు ఇలేదు అనేసి నాయన దగ్గర అమ్మ దగ్గర చూపిస్తారు అన్నోలు ఉంటే కూడా చూపియాల మళ్ల అన్ని ఒకవేళ అందరికీ చూపించేసినాక ఎప్పుడు ఇస్తారు డబ్బు పది రోజులు అన్నారా నెల అన్నారా అట్ట అనేసి తల్లితండ్రులకి అన్నకి చెప్తాడు చెక్కి కాగితం అమ్మ దగ్గర ఇస్తారు ఏమ్మా పది రోజుల తర్వాత ఈ కాగితము ఈ నేను పోయి షుగర్ ప్యాకెట్ చక్కెర ప్యాకెట్లో నేను షుగర్ ప్యాకెట్లు తెచ్చేస్తాను ఏంది డబ్బు అట్ట అనేసి ఎత్తుకొని పోయి పది రోజుల తర్వాత అబ్బోడు ఎత్తుకొని పోతాడు చెరుకు తోలిన అబ్బోడు ఆ కాగితం ఇస్తే ఆ ఓనరు ఇందమా నాయనా నీకు డబ్బులు అట్ట అనేసి డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు భద్రంగా జేబులో పెట్టుకొని భద్రంగా వచ్చి ఇల్లు చేరి అమ్మ నాయనా అన్న ఇద్దొ ముగ్గురు ఇద్దొ చూడండి ఈ డబ్బు ఇందా అని వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాడు